హలో గు గుడ్ మార్నింగ్ మేడం వెల్కమ్ మేడం మై హోటల్ ఆ ఉన్నాయి మేడం ఫోర్ ట్వంటీ రూమ్ ఖాళీగా ఉంది మ్యామ్ మేడం అన్నీ ఉన్నాయి మేడం మీకేం కావాల కావాల్సినా మా పనులన్నీ చేస్తాం మీకు మేడం వన్డేకి వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం మేడం ఈ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కాబట్టి మేడం ఒక సిక్స్ థౌజండ్ అవుతుంది మేడం డిస్కౌంట్ తీసేసి కూడా మీకు సిక్స్ థౌజండ్ మేడం ఇస్తున్నాను మేడం మేడం ఫుడ్ సర్వీసెస్ కూడా అన్నీ ఉన్నాయి మేడం అన్ని ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మేడం మేడం ఓకే ఓకే మేడం మీరింతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఫైవ్ థౌజండ్ చూడండి మేడం మీకు ఓకే మేడం థ్యాంక్ యు మేడం సరే మేడం